నేను పాడడానికి అత్యంత ఇష్టమైన పాటలు నాలుగు దానిలో మొదటి పాట కొత్తగా నాకేమయిందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకు అర్థం కాలేదే ఈ పాట ఎందుకంటే ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఆనందం ఉల్లాసం ఉత్సాహం వస్తుంది అందుకు నాకు ఈ పాట అంటే ఇష్టం దీనిలో రెండవ పాట ఏమిటంటే ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఈ పాట ఎందుకంటే ఇది విన్నప్పుడల్లా మా ఫ్రెండ్స్ చాలా బాగా గుర్తుకు వస్తారు మా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం అందుకు దీనిలో మూడవ పాట ఏమిటంటే ఎన్నాళ్ళకి గుర్తొచ్చావే వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన ఈ పాట ఈ పాట ఎందుకంటే వర్షం అందరికీ ఇష్టం అందుకు నాకు కూడా చాలా బాగా వర్షం అంటే ఇష్టం ఆ వర్షంలో డాన్స్ చేయడం కూడ చాలా బాగుంటుంది దీనిలో నాలుగో పాట ఏంటంటే సన్నాజాజి మూరా తెస్తా మ సోమవారం మల్లెపూల మూరా తెస్తా మంగళారం అరబంతి పూల మూర తెస్తా బుధవారం ఈ సాంగ్ ఎందుకంటే ఈ పాటల్లో వాళ్ళ అందరికీ ఒక్కొక్క వారంలో ఒక్కొక్క పూవులు తెస్తానని ఉన్నది అందుకు ఈ నాలుగు పాటలు నాకిష్టం